మీకు ఇష్టమైన పండుగ గురించి చెప్పండి నాకు ఇష్టమైన పండుగ అంటే క్రిస్మస్ అండి ఈ క్రిస్మస్ అనేది మేము చాలా బాగా జరుపుకుంటాము ఇదేంటంటే ఒక డిసంబర్ నెల అంతా కూడా అందరి ఇంటిదగ్గర క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ చాలా బాగా అనమాట ఇప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క ఆరాధన పెట్టుకొని వాళ్ళందరూ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ

ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము అప్పుడు ఎక్కడ ఎవరు ఉన్నా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మా అబ్బాయి మా హస్బెండ్ ఇంకా మా అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు అనమాట ఇంకా వాళ్ళు రాకపోతే ఇంకా ఎవరు ఉంటే వాళ్ళతోనే మేము పండుగ చేసుకుంటాం ఎందుకంటే అందరికీ అన్ని సమయాలు కుదరవు కదా అందుకనేసి అందరూ ఉంటా అందరూ ఉంటారు మ్యాక్సిమమ్ లేకపోయినా కూడా మేమే పండుగ చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది